పచ్చడా నేనే ఏ పచ్చడి కావాలంటే ఆ పచ్చడి పెడతా మామిడికాయ పెడతా టమోటా పెడతా చింతకాయ పెడతా ఊరగాయ పెడతా రేగ్గాయ పచ్చడి కూడా పెడతా నేను ఎట్లా పెడతామని అడిగితే అంట కదా రేగ్గాయ పచ్చడి మొట్టమొదట కాయలు దంచాలే కాయలు దంచి మంచిగా అందులో ఉప్పు వేసి ఊరబెట్టాలే ఊరబెట్టి పండు మిరపకాయలు తేవాలి తెచ్చి కిలోకి పావు కిలో చొప్పున ఉప్పు పోసి మంచిగా దంచి పెట్టాలే ఇక టమోటా పచ్చడి కాయలు కొయ్యాలే కాయలు కోసి కొంత ఉప్పు పోసి ఊరబెట్టాలి ఊరబెట్టి ఒక్కలను ఎండబెట్టాలి ఎండబెట్టి మళ్ళీ దాంట్లో అన్ని మసాలాలు వేసి మంచిగా మంచిగా పెట్టాలి పచ్చళ్ళు అంటే నాకిష్టం బాగా పెడతా నేను పచ్చళ్ళు ఏ పచ్చడి కావాలంటే ఆ పచ్చడి టమాటా పచ్చడి మామిడికాయ పచ్చడి కావాలంటే వక్కలు కోయాలి ఒక్కలు కోసి వెల్లిపాయలు ఆవాలు జీలకర్ర ఇవన్నీ మొట్టమొదట దంచి ఈ ఒక్కల్లో కలపాలే కలిపాక ఐదారు రోజుల తర్వాత మళ్ళీ మెరుము నూనె మెంతిపొడి కలిపి మళ్ళీ ఊరబెట్టాలే ఊరబెట్టి ఆ రోజు మర్రేసుకోవాలే మంచిగా ఉంటుంది అది ఇంకా ఏ పచ్చడి నిమ్మకాయ పచ్చడిని అయితే రెండు నెల్లు ఇవాళ కోసి పెట్టిందంటే ఇవాళ కోసి పెట్టిందంటే రెండు నెలలకు అవి నిమ్మకాయ ఒక్కలు తీసి మంచిగా టమాట టమాట వక్కలు తీర అయితాయిగ మంచిగా చిన్నగా టమోటా వక్కలు తీరైన వలే ఆ వక్కలను తీరం కలిపి మిరెం కలిపి పెట్టాలే నూనె పోసి మర్రేసుకోవాలె ఎల్లిపాయ ఒక్క ఎల్లిపాయ ఎక్కువ వేసుకోవాలే నిమ్మకాయల్లో వేసుకుంటే మంచిగా ఉంటుంది అది కూడా ఎండాకాలం నేను నిమ్మకాయ పెడతా మాగిలా టమోటా పెడతా ఎండాకాలం మామిడికాయలు పెడతా అన్ని పచ్చళ్ళు పెట్టవచ్చు ఇంకెవరికన్నా కావాలన్నా కాని నేను చెప్తా మా ఇంటికి వచ్చి అందరూ తెలుసుకొని పోతారు ఎలా పెట్టాలి లచ్చవ్వ అని తెలుసుకొని పోతే చెప్తా వాళ్ళు పెట్టుకుంటారు అన్ని పచ్చళ్ళు